హలో బేకరీ ఆ మా పాప బర్త్డే ఉంది రేపు కేక్ కావాలి ఏమేం ఫ్లేవర్స్ ఉన్నయి ప్రైజెస్ ఎంతన్నాయి పర్ కేజీ పర్ కేజీ ఓకే రెడ్ వెల్వెట్ ఎంత ఓకే ఏమన్నా కస్టమైజేషన్ చేస్తారా లైక్ థీమ్ కానీ కోకో మలన్ థీమ్ కావాలి ఎన్ని కేజీస్లో అవుతుంది ఓకే టూ కేజీస్లో అవుతుందా ఎంత థర్టీన్ హండ్రెడా రేపు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అవుత కావాలి అవుతుందా ఓకే సరే అండి అది కోకుమలన్ థీమ్లో రెడ్ వెల్వెట్ కేక్ చేయండి అంతే అండి ఏంటండి పాప నేమ్ సాన్విక మేమోచ్చి మండి రేపు సిక్స్ ఓ క్లాక్ వరకు వచ్చి తీసుకుంటాము వచ్చాకనే చేస్తామండి